నేను కల్పనా చావ్లా సునీత విలియమ్స్ రాకేష్ శర్మల గురించి మాట్లాడటానికే ఇష్టపడతాను ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి ఎంతో గర్వకారణం అయ్యారు ఎందుకలా అంటే కల్పనా చావ్లాని తీసుకుంటే కల్పనా చావ్లా అనే మహిళ మన భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళింది అలాగే సునీత విలియమ్స్ అనే మహిళ కూడా అంతరిక్షంలోకి వెళ్ళింది రాకేష్ శర్మ అతను కూడా అంతరిక్షంలోకి వెళ్ళాడు అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే అది సులభమైన పని కాదు దానికి ఎంతో మనం కష్టపడాలి కృషి చేయాలి వీళ్ళు వీళ్ళ స్టోరీ అంటే వీళ్ళ జీవితం చ జీవిత చరిత్ర చదవడం వల్ల మనం కూడా ఎంతో ఇన్స్పైర్ అవుతామన్నట్టు వాళ్ళు అలా కావాలి వాళ్ళు ఇంత గొప్పవారైనారు వాళ్ళ గురించి ప్రతీ ఒక్క ప్రతీ పౌరునికి తెలుస్తుంది కల్పనా చావ్లా సునీత విలియన్స్ రాకేష్ శర్మలు ఎంతో కష్టపడ్డారు అలాగే వీరి వల్ల మన భారతదేశానికి కూడా ఎంతో మంచి పేరు గర్వకారణంగా ఉంటుంది వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేసారు అక్కడ అంతరిక్షంలో ఇలా ఉంటుంది మన సూర్యుడు చంద్రుడు భూమి అక్కడ నుండి ఎలా కనపడతాయి అక్కడ చంద్రుని మీద ఏమేమి ఉన్నాయి అలా చాలానే పరిశోధనలు చేసారు అలాగే వీళ్ళకి ఎన్నో పురస్కారాలు అవార్డులు చాలానే వచ్చాయి